మాకు మామిడి తోటుంది ఆ మామిడి తోటకీ ఇంకా మే నెలా అప్పుడు సీజను దానికి ముందయితే ఆ మొక్క సైడ్ మొగ్గలు అవన్నీ కొట్టాలి దానికి మూడు నెలలకు ఒకసారి మందు కొట్టేది అంటే చీడపురుగులు చీమలు అవన్నీ ఎక్కువుంటాయి ఆకుల్లో ఇంకా ఫిబ్రవరి నుంచి పూతలు స్టార్ట్ అవుతాయి ఇంకా అప్పుడు అయితే ఎక్కువగా ఇది తేనెటీగలు సీతాకోకచిలుకలు అవన్నీ వచ్చేవి అవన్నీ రాకుండా మందులు అవి ఇవి కొట్టేది ఇంకా దాని చెట్టు చుట్టూ పాతులు తవ్వి దానికి నీళ్లు పోసి బాగా చూసుకోవాలి ఇంకా పూతొచ్చే టైంకి చుట్టూ ఆవులు ఇంకా అడవి పందులు ఇంక వేరే ఏదైనా వన్యప్రాణులు రాకుండా ముళ్లకంచే ఫెంచింగ్ కమ్మీలు అలాంటివేసి బాగా జాగ్రత్త చెయ్యాలి మాది బావి ఉంది ఆ బావిలోని నీళ్లు మోటర్తో లాగి చెట్లకు పొయ్యాలి అది పోసినాక ఇంకా పూతలు వచ్చాక పూతలు వచ్చేంత వరకు దాన్ని బాగా భద్రంగా చూసుకోవాలి పిందులొచ్చాక ఇంకా ఇవి చిలుకలు కోతులు ఇవన్నీ ఎక్కువ మామిడి తోటలో తిరిగేవి అలాంటప్పుడు సౌండ్ చేస్తూ ఒక మనిషిని కాపుల పెడతాము తోట చుట్టూ కాపలా పెట్టినప్పుడు ఆ మనిషి కోతులు ఇవన్నీ వస్తా వచ్చినప్పుడు ఎదో ఒక డప్పు అలాంటిది కొంత సౌండ్ చేస్తా ఉండేవాడు అవి చేసినప్పుడు అవి రాకుండా తోటలో నుంచి ఇంక పిందులు వాటిని కాపాడుకునే దానికి జరుగుతాయి తర్వాత కొన్ని రోజులకి వర్షం వస్తే ఆ పిందులన్నీ రాలిపోతుంది అవన్నీ రాలిపోయి మిగిలిన పిందులుంటే దానికి మళ్లీ బాగా చూసుకునేసి అది కాయ వచ్చేంత వరకు మనిషిని కాపలా పెట్టి ఆ కాయ భద్రంగా ఉండేంతవరకు వాళ్ళకి అక్కడే ఒక పాకలాగ వేపించేసి అడవి పందులు దాడులు ఎక్కువగా ఉంటాయి ఆడ అవి రాకుండా అక్కడక్కడ చిన్న చిన్న సౌండ్లు అలా చేస్తా తిరుగతా ఉండాలి ఇంకా మందులయితే కొడతానే ఉండాలి ఆ మామిడి తోటలోనే మిశ్రమ పంటలాగా రోజా చెట్లు సంపంగి అవి పెట్టాము దానికి రి వారానికి ఒకసారి కలుపులు తీసేది ఇంకా నీళ్లు పట్టించేది దానికి మందులు వేపి వెయ్యాలి ప్రతి రోజూ రోజు మార్చి రోజు పూతల కోసేకెళ్లే వాళ్ళము ఒకరు కానీ ఇద్దరు కానీ పూతలు తీస్తాము దానికి కూడా చీడపురుగులు ఎక్కువగా వస్తూనే ఉంటాయి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి గడ్డి మొక్కలు ఉంటాయి అవన్నీ ఎత్తుతా ఉండాలి పార పారతో కానీ తొలికితో కానీ తీస్తానే ఉండాలి నీళ్లు వారానికి ఒక రోజు వరానికి ఒకసారి నీళ్లు పడతా దాన్ని బాగా జాగ్రత్త చేసుకోవాలి తర్వాత పూలు కోసినాంక పూలు బాగా వచ్చేకి ఆవు పేడతో ఉండే ఎరువు ఇంకా రసాయన ఎరువు అన్నీ కలిపి దానికి చల్లే వాళ్ళం తోట్లో అలా చల్లిన తర్వాత పూతల కొన్ని రోజులకి ఇంకొంచెం బాగా ఇగుర్లు వచ్చేవి ఇంక ఎండిపోయిన ఆకులు అవన్నీ తీస్తే ఎంత ఎండిపోయిన ఆకులు తీస్తామో అంత కొత్త చిగురు వస్తాయి అవి వచ్చాక కొత్తగా పూలు మొగ్గలు రావడం ఎక్కువగా బాగా అందంగా పూస్తాయి